నాకు చాలా ఇష్టమైన రెస్టారెంట్ పేరు పీవీఆర్ నాకు ఇంకా ఇష్టమైన ఆహారపదార్ధం బిర్యాని ఎందుకంటే అన్ని రెస్టారెంట్ లో బిర్యాని ఈ చేసారు కాకపోతే ఇక్కడ ఈ రెస్టారెంట్ లో బిర్యాని అనేది చాలా బాగా ఉంటుంది నాకు చాలా బాగా నచ్చింది అందుకని నేను ఆ రెస్టారెంట్ లో బిర్యాని అనేదాన్ని ఆర్డర్ చేయా చేయాలనుకుంటున్నాను ఆ రెస్టారెంట్ అనేది నాకు చాలా ఇష్టం ఎన్నో రకములైన ఆహారం ఉన్నాయి ఈ ఎన్నో రకములైన చికెన్ బిర్యానిస్ మటన్ బిర్యానిస్ చీజు ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ స్వీట్స్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కాకపోతే అన్నిటిలోకన్నా అన్నిటిలోకంటే నాకు చాలా ఇష్టమైనది బిర్యాని నేను దానిని ఎంతో చాలా ఇష్టంగా తింటాను ఎందుకంటే నాకు అక్కడ వాళ్ళు చేసే బిర్యాని అంటే ఎంతో ఇష్టంగా ఇష్టంగా ఉంటుంది కావున నేనా ఆ బిర్యానీని ఎక్కువుగా ఇష్టపడతాను అక్కడ వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు ఎప్పుడు వెళ్ళిన ఎక్కడ వెళ్ళిన నేను ఆ ఆర్డర్ పెట్టుకోవాలంటే ఆ రెస్టారెంట్ నుంచే నేను ఆర్డర్ పెట్టుకుంటన్నా ఆర్డర్ పెట్టుకుంటాను అక్కడ నుంచి తినే బిర్యాని నాకెంతో ఆహ నాకెంతో మనసృప్తిని ఆహ్లాదకరాన్ని మరెంతో సంతోషాన్ని ఇస్తుంది అక్కడ ఆహారపదార్థాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి నాకు చాలా బాగా నచ్చుతాయి అక్కడ చాలా నీట్నెస్ లాంటివి చాలా బాగా మెయింటేన్ జేస్తారు కావున నాకు ఆ రెస్టారెంట్ అంటే చాలా ఇష్టం అక్కడ చేసే ప చేసే పదార్థాలంటే కూడా చాలా ఇష్టం